హలో సార్ సార్ మేము గ్యాస్ బుక్ చేసుకున్నాము సార్ మేము గ్యాస్ బుక్ చేసుకున్నాము సార్ గ్యాస్ ఎప్పుడు సరే సార్ మేము గ్యాస్ బండతోపాటు పైపుని లైటర్ కూడా బుక్ చేశాము సార్ అవి కావాలి సార్ మాకు

సరే సార్ అదే సార్ కొద్దిగా మేము ఇల్లు మారాము సార్ అది కొద్దిగా కొత్త అడ్రస్ చెప్తాను సార్ ఆ నంబర్ ఒకసారి నోట్ చేసుకుంటారా సార్ అడ్రసు పర్వాలేదు సార్ కొత్త అడ్రస్ చెప్తాను రాసుకుంటారా సార్ అలాగే సార్ సరే సరే సార్ కొత్త అడ్రస్ చెప్తాను సార్ ఒకసారి అడ్రస్ కూడా జానికి రామరాజు అవ్వే సార్ లైటర్ ఒకటినీ పైపు పైపు సార్ అంతే సార్ ఒకసారి వాళ్ళొస్తే ఆ రెండు సర్వీసింగ్ కూడా చెయ్యించుకుంటాము సార్ ఒకసారి ఓకే ఓకే సార్ అడ్రస్సు చెప్పమంటారా సార్ కొత్త అడ్రస్ ఫైవ్ డ్యాష్ థర్టీ వన్ ఫైవ్ డ్యాష్ థర్టీ వన్ బై వన్ వెంకటసాయి రెసిడెన్సీ ప్రసాదంపాడు విజయవాడ అలాగే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్